నేను చిన్నప్పుడు నుంచి పెద్ద విగ్రహం వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం వినాయక పండగ వచ్చింది అనుకో మట్టి తెచ్చి దాన్ని బాగా పిసికి వినాయకుడు చేసి దాని పెయింట్ కొట్టి అన్ని బాగా రెడీ చేస్తాము అలాగే మా ఇంటి కాడ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడు పెద్దది పెడతారు అన్ని బాగా పూజలు చేస్తారు రోజు మేము అక్కడ ఉండి గుడిసివేసి అన్ని చేసి మళ్లీ వినాయకుడు తెచ్చినప్పుడు దాన్ని బాగా వాడంతా బాగా తుడిచి దానికి ఏమేం కావాలి పూలు పండ్లు మాలలు వినాయకుడికి ఏమేం కావాలి అన్ని చేసి చూసుకుంటాము అలానే పక్క చుట్టుపక్కల అంతా కూడా క్లీన్ చేసి లైట్స్ అవన్నీ వేసి దాన్ని బాగా అలంకరించి మళ్లీ పూజలు చేసి డ్యాన్సులు వేసి అన్ని బాగా చేస్తాము అలానే నాకు వినాయకుడు అంటే పెద్ద చిన్నప్పటినుంచి చాలా ఇష్టము కానీ వినాయకుడు వచ్చినప్పుడు కానీ డ్రమ్స్ వాళ్ళు వాళ్ళు అందరూ వస్తారు ఎంజాయ్ చేసి లైఫ్ అలా ఉండాలి అని నేను అనుకుంటాను అలాగే మళ్ళీ గంగమ్మ జాతర అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అనగా గంగమ్మను పెట్టినప్పుడు అక్కడ అన్ని బాగా ఉంటాయి చిన్నపిల్లలకి బొమ్మలు కానీ కాళ్ళ గజ్జలు గాని ఇవన్నీ చాలా బాగుంటాయి అలాగే గంగమ్మ జాతర వచ్చినప్పుడు మనము వెళ్లి దేవుని చూసుకొని అలానే చుట్టుపక్కల ఉన్న అన్ని గంగమ్మ జాతర్లని చూసుకొని బాగా ఎంజాయ్ చేసి చు చేసి ఆడుకుని మళ్ళీ సాయంత్రం కాడికి మళ్ళీ ఏదో సంథింగ్ పాట కచేరి అలా అంత పెడతారు అలా అవన్నీ చూసుకొని బాగా పోయి ఎంజాయ్ చేసేసి వస్తాము అలానే ఎత్తేటప్పుడు కూడా బాగా అన్నీ ఎత్తుతూ వాళ్లు డ్రామా అవన్నీ వేసి కూడా చూపిస్తారు మళ్ళీ అలానే మేకపులన్నీ వేసుకొని వేషములు అన్ని వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు అలా ఉంటే నాకు చాలా ఇష్టము అలాగే నాకు దీపావళి అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటే నా చిన్నప్పుడు టపాసులు బాగా పేలుస్తున్నాము కానీ పెద్దయ్యాక అవన్నీ మేం వదిలి అవన్నీ మర్చిపోయాను ఎందుకంటే చిన్నప్పుడు ఏదో ఆడుకుంటాం అమ్మ నాన్న తీస్తా అన్నారు ఇప్పుడు ఎవరైనా అడగను మా పక్క ఇంట్లోవాళ్లు కలుస్తా అంటే ఇంట్లోనే ఉండి చూస్తా ఉంటాను అలానే వాళ్ళు మాతో బాగా ఉంటారు వచ్చి వాళ్లే పిలుస్తారు మళ్లీ ఆడుకుంటాము మేమందరము టపాసులు కాలస్తాము బుర్సులు ఇవన్నీ పెట్టి బాగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాము అలానే నాకు ఇంకా సంక్రాంతి అంటే బాగా ఇష్టము ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మా కాలనీలో మేమందరం బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము సంక్రాంతి వచ్చినప్పుడు ఒక సంక్రాంతి వచ్చినప్పుడు ఒక కుండలో నీళ్లు పోసి ఒక కుండలు బియ్యం వేసి అది బాగా పొంగినాక పాలు వేసే అవి అంత బాగుంటుంది అలానే మేము రౌండ్గా నిలుపుకొని గొబ్బెమ్మలు పాటలు పాడి డాన్సులు వేసి మా సారులు మేమంతా ఎంజాయ్ చేసి అన్ని బాగా చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత లంచ్ బ్రేక్ వదులుతారు అప్పుడు తినేసి కాసేపు అట్ట ఇట్ట తిరిగేసి మళ్లీ లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ పాటిస్పేట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అవన్నీ ఎంజాయ్మెంట్ చేసేసి బాగా తిరిగేసి అన్నీ డాన్సులు పాటలు అన్నీ చేసి డ్రామా ఇవన్నీ వేసి మళ్లీ ఇంటికి పంపించేస్తారు మళ్లీ ఇంటికి వచ్చేస్తాము ఇలా మాకు పండుగలు అంటే చాలా ఇష్టం అందువలన నేను ఎప్పుడైనా కానీ వినాయక చవితి ఇవన్నీ వచ్చిందనుకో అన్నిట్లో ముందుండి నేనే పాటిస్పేట్ చేస్తాను ఎందుకనగా నాకు అలాంటి పండుగలు అంటే ఇష్టము వినాయక చవితి అంటే ఇంకా బాగా ఇష్టం ఎందుకంటే విగ్రహం పెట్టి అందరూ చిన్నపిల్ల చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ డాన్స్ వేస్తారు అలానే బాగా ఉంటాది అందువలన నాకు చాలా ఇష్టం